హలో పశుపతి సూపర్ మార్కెటా అండి మాకు మాకు ప్రొ ఇంట్లో ప్రొడక్ట్స్ డోర్ డెలివరీ చేస్తారా

ఓకే చెప్తాను ఆర్డర్ తీసుకోండి ఇరవై ఐదు కేజీల బియ్యం ఆచి మిరప్పొడి ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ టీ బ్రు అది ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేయండి ధనియాల పొడి పసుపు పొడి కందిపప్పు మూడు కేజీలు సర్లే వేయండి వేయండి కందిపప్పు మూడు కేజీలు ఉద్ది బేడలు మూడు కేజీలు పేస్టు బ్రష్ ఓకే అండి ఇవ్వండి పర్లేదు బ్రష్ నార్మల్గా వాష్ బ్రష్ ఉంటుంది కదా రబ్బరే ఇవ్వండి ఎంత అండి ఇది అవునా డిస్కౌంట్ ఏమి ఉండదా ఎంత అవుతుంది డిస్కౌంట్

ఓకే ఖచ్చితంగా మీరు డిస్కౌంట్ ఇచ్చే దాన్ని బట్టి మేము వస్తాం ఓకే మేము అడ్రస్ చెప్తాను దా అడ్రస్కి డోర్ డెలివరీ చేయండి

ఇంకేం చేస్తాం లేండి ఓకే థ్యాంక్ యూ